శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరం పైన దాడి చేస్తాయి ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు ముందుగా జలుబు దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ సీజన్లో దగ్గు జలుబు నుండి బయటపడటానికి చిన్న చిన్న చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం శీతాకాలంలో ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా జలుబు దగ్గు ఊపిరితిత్తుల సమస్య శీతాకాలంలో బాగా వేధిస్తాయి ఇక వాటి నుండి బయట పడాలంటే మనం ముఖ్యంగా ఇమ్యూనిటీనిపెంచుకునే ఆహార పదార్థాలు తినాలి అవసరం ఉంది విటమిన్ సీ విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల చాలావరకు ఊపిరితిత్తుల సమస్య నుండి జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం పైన శ్రద్ధ పెట్టి మంచి పౌష్టిక ఆహారాన్ని తిన్నట్లైతే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బలవంతకమైన ఆహారం తీసుకుని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే అసలు ఈ జబ్బులు రాకుండా ఉంటాయి జలుబు దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటే చాలామంది యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు అయితే ఇలా జబ్బు దగ్గు కోసం యాంటీబయోటిక్స్ ఉపయోగించడం మంచిది కాదు న్యాచురల్ రెమెడీస్ జబ్బు జలుబు దగ్గు చెక్ పెట్టండి నేచురల్ రెమెడీస్ జబ్ జలుబు దగ్గు తగ్గించుకుంటే మంచిది తులసి ఆకులు నీటిలో వేడి చేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు దగ్గు నుండి ఉపశదం ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది అంతేకాదు రెండు సార్లు పసుపు వేడి పాలలో కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది జలుబు బాగా వేధిస్తుంటే ఆవిరి తీసుకోవడం చేస్తే త్వరగా జలుబు తగ్గిస్తుందని అంటారు దగ్గు కోసం నేచురల్ రెమెడీస్ ఉంటాయి ఇక దగ్గు విషయంతో తేనే జస్ట్ మధురం దాల్చిన చెక్క పొడిని రోజు రెండుసార్లు నీళ్ళలో కలుపుకుని తాగిన ఫలితం ఉంటుంది మిరియాలు కషాయాన్ని తాగిన లవంగాలు నోటలో వేసుకున్నా వాటి రసాన్ని మింగుతున్న వేడి వేడి మసాలా టీ తయారు చేసుకుని తాగిన మంచి ఫలితం ఉంటుంది దగ్గు జలుపుతో బాధపడేవారు శీతల పానీయాలను అస్సలు తాగకూడదు వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది ఎప్పుడు నీళ్ళు తాగిన కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి చిన్న చిన్న చిట్కాలతో దగ్గు జలుబు తగ్గించుకొని ప్రయత్నం చేయాలి తప్ప ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదు అలా వాడితే ఆ మందులను ఉపయోగించిన ప్రభావం శరీరం పైన ఉంటుంది శరీరాన్ని మరి ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వీక్ చేస్తాయి అందుకని జలుబు దగ్గు పోగొట్టుకోవడానికి ఊరిలల్లో వాడే గృహవైద్యాలు ఇలా పైన చెప్పిన విధంగా వాడితే తొందరగా ఉపశమనం తగ తగులుతుంది